నా చిన్నతనంలో నేను చాలా ఆటలు ఆడాను నాకు ఇష్టమైనవి ఆటల్లో కొన్నున్నాయి అవేంటంటే గోళీలు ఈ ఆటలో ఆటగాళ్లు రెండు జట్లుగా విభజించబడతారు ఒక జట్టు గోళీలని కాపాడుతుంది మరొక జట్టు వాటిని కొట్టడానికి ప్రయత్నిస్తుంది గోలీ కొట్టినప్పుడు ఆ ఆటగాడు ఒక పాయింట్ సంపాదిస్తారు ఇంకా ఆట ముగిసే సమయానికి ఎక్కువ పాయింట్లు సంపాదించిన జట్టు గెలుస్తుంది రెండోదోచ్చేసి బొంగరాళ్లు ఈ ఆటలో ఆటగాళ్లు ఒక బొంగరాన్ని తిప్పడానికి ప్రయత్నిస్తారు బొంగరం తిరగకుండా పడిపోతే ఆ ఆటగాడు ఆ ఆట నుండి బయటికి పడతాడు ఆఖరిలో బొంగరం తప్పగలిగిన ఆటగాడు గెలుస్తాడు కోతి కొమ్మచ్చి ఈ ఆటలో ఆటగాళ్లు రెండు జట్లుగా విభజింపబడతారు ఒక జట్టు కోతి పాత్ర పోషిస్తుంది మరొక జట్టు కొమ్మిచ్చే పాత్ర పోషిస్తుంది కోతి కొమ్మచ్చి పట్టుకోవడానికి ప్రయత్నిస్తుంది మరియు కొమ్మొచ్చి కోతిని తప్పించుకోవడానికి ప్రయత్నిస్తుంది కోతి కొమ్మచ్చిని పట్టుకున్నప్పుడు కోతి కొమ్మచ్చి ఆటనుండి బయట పడుతుంది కొమ్మొచ్చి ఆట నుండి బయట పడతాది ఆఖరిగా కోతిని పెట్టుకోలేని జట్టు గెలుస్తుంది ఈ ఆటలో ఒక ఆటగాళ్లు కొన్ని నిబంధతను పాటించాలి ఉదాహరణకు గోలీల ఆటలో గోలీలు భూమిని తాక్కుండా కాపాడాలి బొంగరాళ్లాటలో బొంగరం తీరక్కుండా పడిపోకుండా కాపాడాలి కోతి కొమ్మచ్చి ఆటలో కొమ్మొచ్చి కోతిని తాక్కుండా కాపాడుకోవాలి అలా ఈ ఆటలు నాకు చాలా ఆనందమైనవి ఇంకా మరియు నా చిన్నతనాన్ని ఒక ముఖ్యమైన భాగం ఈ ఆటలు ద్వారా నేను నేర్చుకున్న సామర్ధ్యాలు మరియు విలువలు నా జీవితంలో ఎల్లప్పుడు నాతోనే ఉంటాయి